మా పశ్చిమ గోదావరి జిల్లా చరిత్ర చాలా పురాతనమైనది మరియు శతాబ్దాలుగా అనేక రాజ్య వంశాలచే పాలించబడింది జిల్లా యొక్క తొలి నివాసులు సుమారు పదివేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో స్థిరప స్థిరపడ్డ శాతవాహనులు శాతవాహనుల తర్వాత జిల్లా యొక్క ప్రాంతం చోళులు విష్ణుకుండెనులు మరియు పల్లవులు వంటి అనేక ఇతర రాజ వంశీయులచే పాలించబడింది పదకొండవ శతాబ్దంలో జిల్లా యొక్క ప్రాంతం కళింగ సామ్రాజ్యంలో భాగమైంది కళింగ సామ్రాజ్యం ఒక శక్తివంతమైన రాజ్యం ఇది దక్షిణ భారతదేశంలో చాలా భాగాలను కలిగి ఉంది కళింగ సామ్రాజ్యం యొక్క రాజధాని భువనేశ్వరంలో ఉంది ఇది ప్రస్తుతం మా పశ్చిమగోదావరి జిల్లాలో ఉంది పదహారవ శతాబ్దంలో జిల్లా యొక్క ప్రాంతం విజయనగర సామ్రాజ్యంలో భాగమైంది విజయనగరం సామ్రాజ్యం ఒక మరొక శక్తివంతమైన రాజ్యం ఇది దక్షిణ భారతదేశంలో చాలా భాగాలను కలిగి ఉంది విజయనగర సామ్రాజ్యం యొక్క రాజధాని హంపీలో ఉంది ఇది ప్రస్తుతం కర్ణాటకలో ఉంది పదహారవ శతాబ్దం చివరలో జిల్లా జిల్లా యొక్క ప్రాంతం విజయనగర సామ్రాజ్యం యొక్క పతనం తర్వాత మొఘలు సామ్రాజ్యం చేత ఆక్రమించబడింది మొఘలు సామ్రాజ్యం పద్దెనిమిదవ శతాబ్దం మధ్యలో హైదరాబాద్ నిజాం చేత ఓడించబడింది నిజాం హైదరాబాద్ రాష్ట్రాన్ని స్థాపించాడు ఇది పంతొమ్మిదవ శతాబ్దం చివరి వరకు ఉనికిలో ఉంది పంతొమ్మిదవ శతాబ్దం చివరలో భారతదేశం బ్రిటిష్ పాలనలోకి వచ్చింది బ్రిటిష్ పాలనలో జిల్లా యొక్క ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండేది పంతొమ్మిది వందల యాభై ఆరులో భారతదేశం యొక్క రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణలో జిల్లా యొక్క ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగం చేయబడింది పశ్చిమగోదావరి జిల్లా యొక్క చరిత్ర చాలా పురాతనమైనది మరియు శతాబ్దాలుగా అనేక రాజవంశాలచే పాలించబడింది జిల్లా యొక్క ప్రస్తుత రూపం పంతొమ్మిది వందల యాభై ఆరులో భారతదేశం యొక్క రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణలో ఏర్పడింది